సార్ చెప్పండి సార్ ఏమి కావాలి దేనికి అండి చెప్పండి నాతో చెప్పండి ఇస్తాం అండి ఎంత ఎంత అండి మీది లోను ఇంతక ముందు ఏమన్న తీసుకున్నారా అండి లోన్లు గట్రాని ఏమి చేస్తా ఉంటారు అండి మీరు ఇదివరకు ఏమన్న చేసేవారా

యాభై లక్షలు అంటే అండి బ్యాంక్లో మళ్ళీ ఏదన్న మీది ఆస్తి గట్రా పెట్టాలండి తనఖా కింద

ఓకే అండి అలాగే ఇది ఏ ఏరియాలో అది కొలత గట్రా అది ఆఖరిలో చేస్తాం అండి అది కొలత గట్రా వేస్తాం అది అంటే ల్యాండ్ వ్యాల్యూ గురించి అండి అంతే ఓకే అండి ఏమి లేదు లేండి అది ఫార్మాలిటీకి ల్యాండ్ వ్యాల్యూ తీసుకుంటాము డాక్యుమెంటేషన్ ఫోటోస్ అవి కూడా కావాలి అంటే ల్యాండ్ ఫోటోస్ గట్రా తీసుకుంటాం అండి డాక్యుమెంటేషన్ కోసం అలాగే ఆ ప్రోసెస్ వచ్చి మీది ల్యాండ్ డాక్యుమెంట్స్ జిరాక్సుసు అవి అన్నీ కూడా ఒకసారి తీసుకురండి అవి

అలాగైతే మీది ఏ ఏరియాలో పెడతారు అండి బిసినెస్ అనేది

అయితే అక్కడ అక్కడకి కూడా రావాల్సి ఉంటుంది అండి మేము ఒకసారి అంటే చెకింగ్ అండి అలాగే ఆ డాక్యూమెంట్స్ కూడా చుడాల్సి వేస్తుంది మరి ఆ లోన్ అయితే శాంక్షన్ అయిపోద్దండి అంతా డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే అంతా ఎన్నో రోజులు పట్టదు అండి ఒక టూ డేస్లో మీకు శాంక్షన్ అయిపోతుంది ఆ రేపు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు రెండు ఫోటోలు అండి అదే డాక్యుమెంట్స్ చెప్పాను కదా డాక్యుమెంట్స్ జిరాక్సెస్ అండి అంతే సరే అండి అయితే థ్యాంక్ యూ